నేను అప్పుడప్పుడు సిరీ లేదా అలెక్సా వంటి ఒక వాయిస్ అసిస్టెంట్ని వాడాను నాకు ఉన్న డౌట్స్ తెలుసుకోవడానికి లేదా అవి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వాటిని చదువు రూపంలో చదువుకి చాలా సర్లు ఉపయోగించాను